నమస్తే అండి నా పేరు చాందిని నేను ఒక వెజిటేరియన్ భోజనాన్ని ఆర్డర్ చేశాను కానీ డిస్ట వంటకాల గురించి ప్రశ్నలు ఉన్నాయి నా సూచనలు విభాగంలో ఈ భోజనంలో ఏదైనా మాంసం ఉంటే దయచేసి నాకు తెలియజేయండి నేను ఒక అలర్జీని కలిగి ఉన్నాను దయచేసి నా ఆర్డర్లో అలర్జీకి సంబంధించిన ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు అలాగే మీరు వచ్చే మా ఇంటికి దారిలో రోడ్లు కూడా సరిగ్గా లేవు కొంచెం గొదుగులుగా ఉన్నాయి నా నా ఫుడ్ కూడా మీరు సేఫ్గా తీసుకురండి ఏమీ ఒలిగిపోకుండా నీట్గా మా ఇంటికి తీసుకొస్తారని నేను భావిస్తున్నాను